హలో హలో నమస్తే సంధ్య గారు మీది లలితా బ్యూటీ పార్లర్ అండి మేము రావాలని అనుకుంటున్నామండి మీ షాప్కి అదే ఓకే సరే సరే అండి మాకు ఫేసు జిగురు జిగురుగా ఉంటుందండి ఫేసు ఫేస్కి ఏదైనా క్రీమ్ చెప్పగలుగుతారా ఓకే ఓకే

ఓకే అండి ఒక హాఫ్ ఆన్ అవర్లో బయలుదేరి వస్తామండి

అవునండి ఫేషియల్ ఫేస్ జిడ్డుగా ఉంది తలలో అంతా చుండ్రు ఉందండి తలలో అంతా చుండ్రు ఉందండి ఏ క్రీమ్ పూసినా ఫేస్ జిగురు జిగురుగా ఎండలోకి పోతే చర్మము ట్యాన్ అండి ట్యాన్లాగా ఉందండి అదే సంధ్య గారు అది మీరు చెప్పగలుగుతారా నేను ఇంక ఒక్క హాఫ్ ఆన్ అవర్లో బయలుదేరి మీ షాప్కి వస్తానండి నేను వస్తాను అప్పుడు చెప్పగలుగుతారా

అదే మా ఫేసును చూసి మీరు చెప్పగలరు ఇప్పుడు వస్తే మీరు చెప్పగలుగుతారా నా ఫేసుని చూసి ఓకే ఇప్పుడు షాప్ ఓకే నమస్తే సంధ్య గారు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నేను వచ్చి అదే చూడండి ఇప్పుడు ఫేస్ ఎలా ఉందో నాది యా అవునండి దీనికి ఎలాంటి క్రీము క్రీము చెప్పండి ఓకే

అదేలే ఇప్పుడు ఒక క్రీము ఎన్ని నెలలు వాడాలండి ఇప్పుడు మనం ఫేసు మన ఫేస్ జిగురు జిగటగా ఉంది మీరు ఒక క్రీమ్ మాకు అప్లై ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు ఆ క్రీమ్ ఎన్ని రోజులు వాడితే మనకు ఫేస్లో గ్లో కనిపిస్తుంది ట్యాన్ అనేది పోతుందండి మాకు చెప్పగలుగుతారా అవును మాకు క్రీములు కొన్ని పేర్లు చెప్పగలుగుతారా వచ్చాము కదా చెప్తే మేము అది కొనుక్కుంటామండి

ఓకే అండి చెప్పండి అదే అండీ ట్యాను జిడ్డు గ్లో రావాలి ఫేస్లో నాకు గ్లో రావాలి అదే ట్యాన్ అని చెప్పాను కదా ఫేస్ అంతా ట్యాన్ చూశారు కదా దానికి మీరు కొంచెం తీసేసి మాకు ఏదైన క్రీము ప్రొవైడ్ చేయండి ప్లీజ్ ఓకే ఓకే మాయిశ్చరైజేషను మాయిశ్చరైజేషను క్రీము అది వాడితే కొంచెం పర్వాలేదండి ఓకే ఓకే ఓకే అదే ఎండలోకి పోతే ఏ క్రీమ్ వాడాలి శీతాకాలంలో ఏ క్రీమ్ అదే ఎలా పోతే నేను హిమాలయా అండి హిమాలయా ఫేస్కి వాడడం వల్ల నా ఫేస్ కొంచెం బ్లాక్ అయిపోతూ ఉందండి ఓకే అండి

సరే మరి ఇంకా ఒకటండి ఇంకా ఒకటండి హెయిర్స్ ఉన్నది కదండీ హెయిరు తలంతా చుండ్రు ఉంది హెయిర్ అసలు గ్రోయింగ్ అనేదే లేదండి హెయిర్ వెంట్రుకలు మనం తల దువ్వుతాం కదా అప్పుడు తలలో వెంట్రుకలు అన్ని కింద పడిపోతుంది అంటే డవ్ అనేది కొంచెం జిగట జిగటగా ఉందండి తల స్నానం చేస్తే డవ్ షాంపూ నేను చేశాను ఓకే ఇది ఒకసారి యూస్ చేశాను తల కొద్దిగ జిగురు పడ్డది కానీ ఇంక వేరే షాంపూ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా ఓకే సరే సరే ఏ ఒక్క ట్వెంటీ డేస్ వాడాను డవ్ షాంపూ బట్ చుండ్రుకు చెప్పండి ఓకే ఓకే సరే అండి అది వాడతా వాడతాం కానీ ఇప్పుడు అదే వెంట్రుకలు అంతా అసలే పట్టుకుంటే అట్లే రఫ్గా పొడిపొడిగా తల దువ్వినాం అనుకో వెంట్రుకలు అవును అవును అవును అవును ఇప్పుడు ఈ ఫేషియలూ ఫేషియలు ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలండి ఫేషియలు వన్ వీక్ అదే అంటే మంత్లీకి టు టైమ్స్ చేసుకోవచ్చు మంత్లీ టూ టైమ్స్

ఓకే అండి మేము మీకు ఏదైనా మాకు మీరు ప్రొడక్ట్స్ ఇచ్చారు దాంట్లో ఏదైనా మాకు నేను క్రీమ్ వాడతాను వాడతాను కదా దాంట్లో ఏదైన మాకు క్రీమ్లో ఏదైన ఎఫెక్ట్ ఇచ్చినా మేము మీకు మళ్ళీ కాల్ చేస్తామండి మీరు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారా మాకు అదే క్రీమ్గా ఇప్పుడు వెంట్రుకలు ఏదైన షాంపు పడకుండా మళ్ళీ ఎక్కువ హెయిర్స్ కింద పడిపోవడం మాకు ఏదైన డౌట్ ఉంటే మేము మీకు ఎప్పుడైనా

ఓకే అండి నా కోసం ఇంత టైం చేసి నాకు క్లియర్ చేసి చెప్పారు థ్యాంక్స్ అండి ఓకే